ఫోటోగ్రఫీ అనేది కేవలం ఒక కళ మాత్రమే కాదు అది మన భావాలను వ్యక్తీకరించే గొప్ప సాధనం ఈ రంగంలో తాజా ట్రెండ్స్ తెలుసుకోవడానికి నేను వివిధ ఫోటోగ్రఫీ ప్రదర్శనలు మరియు గ్యాలరీలను సందర్శించాలనుకుంటున్నాను ముఖ్యంగా హైదరాబాద్ బెంగలూరు ఢిల్లీ ముంబై వంటి ప్రధాన నగరాల్లో ఫోటోగ్రఫీ ఎక్సిబిషన్లు జరుగుతాయి ఇండియా ఫోటో ఫెస్టివల్ నేషనల్ జియోగ్రఫిక్ ఫోటో ఎక్సిబిషన్ సర్పెటైన్ గ్యాలరీ లాంటి ప్రదర్శనల్లో వివిధ దేశాల నుంచి వచ్చిన ఫోటోగ్రాఫర్లు అద్భుతమైన కృత కృతులను విక్షించవచ్చు ఇవి నూతన సృజనాత్మక ఆలోచనలను దారితీస్తాయి అలాగే వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీ స్టిల్ ఫోటోగ్రఫీ పోర్ట్రేట్ ఫోటోగ్రఫీ డౌన్ ఫో డౌన్ ఫోటోగ్రఫీ వంటి కొత్త టెక్నిక్స్ నేర్చుకోవడానికి ఈ ప్రదర్శనలు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి ఆధునిక కెమెరా టెక్నాలజీ లెన్స్ ఎంపిక లైట్ యూసేజ్ మరియు ఫోటో ఎడిటింగ్ పద్ధతులకు కూడా ఇక్కడ నిపుణులు వినియోగించగలరు కొన్ని ప్రదర్శనల్లో వర్క్షాప్లు కూడా ఉంటాయి వీటిలో పాల్గొంటే నైపుణ్యాన్ని మెరుగుపరుచుతుంది అంతే కాకుండా ప్రముఖ ఫోటోగ్రాఫర్లు నిర్వహించే మాస్టర్ క్లాసులు కూడా నూతన శైలి అవగాహనకు సహాయపడతాయి నా అభిరుచిని నెరవేర్చడంలో నా కుటుంబం ఎంతో సహాయపడుతుంది వారు నా ప్రయత్నాలను గుర్తించి ప్రోత్సహిస్తారు ముఖ్యంగా నన్ను కొత్త ప్రదేశాలకు తీసుకెళ్ళడం ద్వారా నా ల్యాండ్స్కెప్ ఫోటోగ్రఫీ అభ్యాసానికి తోడ్పడతాయి ప్రయాణ ఖర్చులు కెమెరా కొనుగోలు ఇతర అవసరాలను నా కుటుంబ సభ్యులు తోడ్పడటం ఎంతో గొప్ప విశేషం ఫోటోగ్రఫీని సరైన ఆర్థిక మద్దతులు లేనిదే పెద్దగా అభివృద్ధి చెందడం సాధ్యం కాదు నా కుటుంబ సభ్యులు నా ఫోటోలు చూసి విశ్లేషించడం అవసరమైన మార్పులను సూచించడం ద్వారా నైపుణ్యాన్ని మెరుగుపడుతుందని సహాయపడతారు అలాగే నేను తీయగలిగిన ఉత్తమమైన ఫోటోలు కుటుంబ సభ్యులు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ మరింత గుర్తింపు పొందేలా చూస్తారు ఫోటోగ్రఫీ అనేది ఒక వ్యక్తిగత ప్రయాణంలా అనిపించినప్పటికీ దానిని పెంచడానికి కుటుంబం ఇచ్చే మద్దతు చాలా ముఖ్యం ఒక మంచి ఫోటోగ్రాఫర్గా ఎదగాలంటే మంచి మార్గదర్శనం కుటుంబం నుంచి ప్రోత్సాహం మరియు ప్రపంచాన్ని కొత్త కోణంలో చూడగల గొప్ప కుతూహలం ఉండాలి నా కుటుంబం ఈ మూడింటిని నాకు అందించడం వల్ల నేను మరింత నైపుణ్యాన్ని పెంచుకుని నా అభిరుచిని అభివృద్ధి చెం చేసుకోగలుగుతున్నాను